నేను నా కుటుంబం మరియు స్నేహితులతో అరకు లంబసింగి ఇలాంటి ట్రిప్పులకి వెళ్తూ ఉంటాను అలాంటి ట్రిప్పులు నేను వెళ్ళినప్పుడు నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ చల్లని ప్రదేశం వల్ల అక్కడ నేను ఎంజాయ్ చేస్తు ఉంటాను అప్పుడు నా మానసికంగా నాకు ప్రశాంతత అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయడం కూడా నాకు వీలవుతూ ఉంటుంది మనం వర్క్ ప్రెషర్లో ఉండి ఎంతో అలసిపోతూ ఉంటాం ఇలాంటి ట్రిప్పులకు వెళ్ళినప్పుడు మనకా ఆ ప్రజర్ నుంచి కాస్త రిలీఫ్ దొరికి మనకెంతగానో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రషర్కి ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఇలాంటి ట్రిప్పులకి వెళ్ళడం వల్ల మనకి తగ్గుతాయనే చెప్పాలి అంతే కాకుండా ఆ ట్రిప్పులో నేను ఫిషింగ్ చేయడమే కాకుండా ఈత కొలనులో ఈత కొట్టడం లాంటివి కూడా చేస్తాను అలాగే వాటర్ ఫాల్సులో ఆడుకుంటూ ఉంటాను దాని ద్వారా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా నా ఫిజికల్ స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అక్కడ నాకు నచ్చిన ఫుడ్ తింటూ నా స్నేహితులుతో లేదా నా కుటుంబంతో నేను ఎంజాయ్ చేస్తూ అందరూ హ్యాపీగా చాలా సమయం గడుపుతూ ఉంటాం నా మానసికి స్థితి కూడా దాని వల్ల మెరుగుపడుతుందనే నేను చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటి ట్రిప్పులు మరెన్ని వేసి లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చెయ్యాలనుకోవడం అనేది నా ఉద్దేశం